మేడం గుడ్ మార్నింగ్ అండి మేము అక్షర స్కూల్ నుంచి మాట్లాడుతున్నాము ఓకే మేడం ఓకే మేడం

ఇప్పుడు ఫస్ట్ క్లాస్కి వస్తారా మేడం ఓకే మేడం అది మేడం మీరు అడ్మిషన్ కావాలని చెప్పేసి మా కాలేజ్ సంప్రదించారు కదా అది మేడం అది ఫీ డీటెయిల్స్ గురించి ఒకసారి చెబ్దాము ఒకసారి మొత్తం నీట్ గా అని ఆ ఇప్పుడు ఆ ఫస్ట్ స్టాండర్డ్కి ఐతే ఆ టెన్ థౌసండ్ అవుద్ది మేడం పర్ ఇయర్ కి ఆ మీరు ఫుడ్ అదే అవన్నీ వేరే మేడం నెక్స్ట్ ఫిఫ్త్ క్లాస్ కైతే ఫిఫ్టీన్ థౌసండ్ అవుద్ది మేడం ఫిఫ్టీన్ టు ఎయిటీన్ థౌసండ్ అవుద్ది ఆ అంటే బాబూ ఆ ఇది పాప అం టున్నారు కాబట్టి ఇది మొత్తం ఎగ్జామ్స్ గట్టా ఉంటాయి ఒకవేళ ఎగ్జామ్స్ లో గట్టా ఏదన్నా మంచి మార్క్స్ తో గట్టా ఏమైనా ఉంటే ఫీజు గట్టా మేము తగ్గిస్తాం మేడం అంటే పా పాప ఎగ్జామ్ బట్టి ఎగ్జామ్ లో మంచి మార్క్స్ ని బట్టి ఆ యాక్టివిటీ బట్టి మొత్తం అన్నీ యాక్టీవ్ గా ఉంటే మేము మంచి సీటు కూడా ఫీజు కూడా తగ్గిస్తాం మేడం మేము ఓకే మేడం కానీ ఈ ఎయిటీన్ థౌసండ్ లో కూడా బుక్స్ వేరే యూనిఫామ్ వేరే మేడం మ్యామ్ బుక్స్ బుక్స్ అవి మా దగ్గర తీసుకోండి మేడం అది బ్యాగ్స్ అవి మీరు బైట తీసుకోవచ్చండి థ్యాంక్యూ మేడం మీరిప్పుడు ఆ మీరు వచ్చి ప్రిన్సిపాల్ సార్తో మాట్లాడండి ఒకసారి ప్రిన్సిపాల్ సార్ తో మాట్లాడితే మీరు మేడం మీ స్కూల్ టైమింగ్స్ వచ్చి మార్నింగ్ ఎయిట్ నుంచి ఈవినింగ్ ఫైవ్ వరకు ఉంటది మేడం మీరే టైమ్లో అయినా వచ్చి మమ్మల్ని మీరు ఎంక్వయిరీ చెయ్యచ్చు ఓకే మేడం ఓకే మేడం థ్యాంక్యూ థ్యాంక్యూ మేడం